రెండు వేల ఐదు వందల అరవై ఏడు ఎనిమిది వేల తొమ్మిదివందలు పదహైదు వేల ఆరు వందల నలభై ఐదు ఇరవై ఐదు వేల ఏడు వందలు ఒక లక్ష నలభై ఐదువేల ఎనిమిది వందల యాభై